చెప్పండి మేడం ఇది మాదే అండి ఏం కావాలండి ఓకే మేడం మా దగ్గర అన్ని ఫలాలు కూడా బాగుంటాయి తాజాగా ఉంటాయి రుచికరంగా ఉంటాయి ఇంతకీ మీకు ఏ పళ్ళు కావాలి మేడం మేము మందులు వేసి ఏం పెంచము మేడం మావి తాజాగానే ప్రకృతి పరంగానే మా సొంత పొలాల్లో పండిస్తాం మేడం లేదు మేడం మాది హోల్సేల్ షాప్ మేడం విడివిడిగా అమ్మం మేడం కేజిలు లెక్కనే అమ్ముతాము ఇంతకీ మీకు ఏ పళ్ళు ఫలాలు కావాలి మేడం అలాగా అండీ మావిడి పళ్ళు అయితే ఇప్పుడు చాలా ప్రియం మేడం ఎక్కడా దొరకటల్లేదు మావిడి పళ్ళు అయితే కిలో ఐదు వందలు మేడం దానిమ్మలు కూడా చాలా పీ ప్రియంగా ఉన్నాయి మేడం దానిమ్మలు కూడా అదే రేటు ఐదు వందలు మేడం బొప్పాయి పళ్ళు అయితే కేజీ వంద మేడం లేదు మేడం ఈ కోనసీమ జిల్లాలోనే మాది చాదా చాలా పెద్ద హోల్సేల్ షాప్ మేడం ఈ జిల్లాలో అందరు కూడా మా హోల్ షాప్లోనే ఈ పళ్ళు పళ్ళు అన్నీ పట్టుకుని వెళతారు కానీ మీరు ఓక్కరే కాదు మేడం మేము అందరి షాపుల కన్నా తక్కువ ధరలకే అమ్ముతాము మేడం సరే మేడం ఎన్ని కేజీలు పట్టుకెళ్తారు చూడండి చెప్పండి ఇస్తాను దానిమ్మ పల్ దానిమ్మ పళ్ళు మేడం సరే ఎంతోకొంత సరే మేడం ఓ వందో యాభైయో తగ్గించి ఇద్దురుకాని పట్టుకెళ్ళండి మేడం లేదు మేడం మీరే మీ మీ దగ్గర మీ ముందరే ఉన్నాయి కదా పళ్ళు మరి మంచివి చూసుకుని ఇవ్వండి నేను కిలో లెక్కన కొలిచి ఇస్తాను మేడం ఓకే మేడం సరే తీసుకోండి మేడం ఓకే మంచిది మేడం